ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై మూడు తొమ్మిది రెండువేల రెండు పద్నాలుగు ఏడు రెండువేల ఏడు ఇరవై మూడు పన్నెండు రెండువేల ఇరవై రెండు తొమ్మిది రెండువేల ఒకటి